నేను ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మీకు చెప్తున్నాను ఆవిడ చాలా ధైర్యవంతురాలు సాహసవంతురాలు ద ఆవిడ సంబంధించిన ఒక కథ చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఒక పక్క ధీరత్వం అంటే ధైర్యంగా ఉండే సాహసంగా యుద్దాలు గట్రా చేసి చేసింది ఇంకో ప్రక్కన ఇంకో ప్రక్కన ఏటంటే ఆవిడ మాతృత్వం అంటే ఆవిడ ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ గట్రా ఎలా ఉంటాయో అని ఇప్పుడు ఇప్పుడు తెలియజేస్తున్నాను ఆవిడని చూస్తుంటే ఉత్తేజం ఉద్రేక భరితంగా ఉన్నాయి ఉద్రేక భరితంగా కనిపిస్తుంది ఆవిడని ఆమెని చూసి ఒక స్ఫూర్తిని అంటే మనం చేయాల్సిన పనులు కూడా ఆవిడ గురించి తెలిసిన జీవిత చరిత్ర తెలిస్తే ప్రతీ ఆడ ప్రతీ అమ్మాయిలోని ప్రతీ ఆడవాళ్ళలో కూడా ఒక శక్తిని ఇస్తుంది ఈవిడ పంతొమ్మిదవ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల మహిళగా పేరుగాంచినది ఏయ్ ఆవిడ పేరేంటి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారు తన అస్తిత్వం కొరకు చివరి వరకు పోరాడుతూ రక్తపు రక్తపోటు బొట్టు వరకు పోరాడి వీరమరణం జరిపింది యుద్ధంలో అప్పట్లో ఆవిడ ఎన్నో కష్టాలు పడింది ఎందుకంటే ఆవిడ ఒక చిన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది వాళ్ళ నాన్న గారు ఆ రోజుల్లో ఆట ఆ కాలంలో ఆ రాజు గారి దగ్గర పని చేసేవారు వాళ్ళ నాన్న గారు ఆయన ఆయన కూడా చాలా తెలివైన వారు ఆ రాజు గారికి ఎంతో సహాయంగా ఉండేవారు అన్నీ చేసేవారు